ఎవరుమా మాట్లాడేది అమా నువ్వూ సెకండ్ ఇయర్ చదువుతున్నావా గత సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము అప్పుడు మీ ప్రోగ్రెస్సు రిసల్ట్ చూసాను మీ మేడం చాలా తక్కువగా నువ్వు చదువుతున్నావు ఇంగ్లీషు మరియు గణితం సబ్జెక్టులో అని దాన్ని బాగా నువ్వు సరిచూసుకోవాలమ్మా బాగా నువ్వు బాగా ప్రిపెర్ అవ్వాలమ్మా ఎగ్జామ్స్కి వచ్చే ఇంకా నీ షజేషన్ చెప్పండి అమ్మా బాగా చదువుతున్నావనేసి నువు చెప్తున్నావు కాని మీ మేడం ఏమో నువ్వు డల్గానే ఉంన్నావనేసి ఇలా మర్క్స్ ఇలా పెడుతున్నాయి నువ్వు బాగా రాస్తున్నావా ఎగ్జామ్లు సరేమ్మా ఓకేమ్మా అలాగే అలాగైతే వచ్చే మూడు నెల్ల తరు ఇప్పుడు మూడు నెలల పరీక్షలైంది మళ్ళీ ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆరు నెలలు ఆరు నెలలు పరీక్షలొ అంటే త్రైమాసిక పరీక్షలు ఆ పరీక్షలకి నువ్వు చాలా ప్రిపేర్ అవ్వు అమ్మా సరేనామ్మా ఆ గణితంలో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నీ యొక్క ఒపీనియన్ చెప్పమ్మా సరే అమ్మా చెప్పండి ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా నేను నువ్వు స్పోర్ట్స్లో ముందుగా నువ్వు బా బాగా నువ్వు బాగా ప్రయత్నిస్తూ ముందుకు వచ్చి నువ్వు బాగా క్రికెట్లో స్పోర్ట్స్లో అన్ని ఆడతావనేసి మీ మేడము ఒకసారి కాల్ చేసి చెప్పిందమ్మా నాకు అవున్నామ్మా అవున్నామ్మా నువు నీకు అంత టాలెంట్ కానీ ఉందమ్మా నేను ఆశ్చర్యపడుతున్నానమ్మా నేను చాలా గర్వపడుతున్నానమ్మా నేను నీ యొక్క నీ యొక్క థాట్స్ నీ యొక్క ఫీలింగ్స్ అన్ని విన్నాక నీలాగా ఇంకా పది మంది ఈ స్కూలుకి ముందు ఉండి వాళ్ళు స్పోర్ట్స్లో ఇంకా వేరే దేశాల్లో కానీ వెళ్ళి ఆడుతూ స్పోర్ట్స్లో అన్ని గేమ్లో ముందుకు రావాలని నేను దేవుడ్ని ప్రయా కోరుకుంటున్నానమ్మా నీ యొక్క ఒపీనియన్ ఉంటే చెప్పమ్మా